హలో నేను ఆన్లైన్లో ఒక జత షూ కొనుగోలు చేశాను అది ఆన్లైన్ చేసి డబ్బులు కూడా పంపించేసాను పది రోజులైంది ఇంతవరకు మాకు చేరలేదు అది అది ఎలాగా ఆ ఫోన్ నెంబర్లు అది కూడా చెక్ చేశాను ఇంతవరకు తీసుకురాలేదు వాళ్ళు తీస్కొని వచ్చి ఇవ్వలేదు మీరేమైనా

ఆన్లైన్ నెంబర్ ఏదైనా మాకు చూపించగలారా అందుకే ట్రాకింగ్ నెంబరు అలాంటివేమైనా ఉంటాయి కదా అలాంటివి చూపించి మాకు ఆ నెంబరు పంపించగలరా ఆ షూ మాకు చేరేలాగా హెల్ఫ్ చేయగలరా